భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఒక క్లిష్టమైన వ్యవస్థ ఇది ప్రభుత్వ ప్రైవేట్ మరియు స్వచ్చంధ రంగాలలో అనేక విభిన్న వనరులను కలిగి ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత జనాభా గల దేశాలలో ఒకటి మరియు దాని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఈ సవాలును ఎదుర్కోవడానికి ఒక సమర్థవంతమైన మార్గాన్ని కనుగొనడానికి కృషి చేస్తుంది ఇంకా చెప్పాలంటే వేరే దేశాలతో పోలిస్తే భారత దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా విభిన్నంగా ఉంటుంది ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పీహెచ్సీ ప్రధానంగా ప్రాథమిక సంరక్షణను అందిస్తుంది అయితే ప్రైవేట్ సంరక్షణ వ్యవస్థ మరింత అధునాతనమైన సంరక్షణను అందిస్తుంది కానీ అది చాలా ఖరీధైనది నా చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులు మరియు క్లినిక్ లు చాలా మారుతూ ఉంటాయి కొన్ని ప్రభుత్వ సంస్థలు చాలా పరిశుభ్రమైనవి మరియు బాగా నిర్వహించబడతాయి మరికొన్ని చాలా అపరిశుభ్రమైనవి మరియు అవస్థానుగతంగా ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు సాధారణంగా మరింత శుభ్రంగా మరియు అధునాతనంగా ఉంటాయి కానీ అవి చాలా ఖరీదైనవి ఇంకా చెప్పాలంటే నేను ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాను ఒక సవాళ్ళు పొడవైన క్యూలు ప్రభుత్వ ఆసుపత్రులు తరుచుగా రోగులతో నిండి ఉంటాయి మరియు ఎదురుచూసే సమయం చాలాకాలం పట్టవచ్చు మరొక సవాలు ఖర్చు ప్రైవేట్ సంరక్షణ చాలా ఖరీధైనది మరియు అనేక కుటుంబాలకు అది అందుబాటులో ఉండదు చివరగా సేవ నాణ్యత సమస్యగా ఉంది కొన్ని ఆసుపత్రులు మరియు క్లినిక్ లు తగినంత సిబ్బంది లేదా సామర్థ్యం లేకుండా పనిచేస్తున్నాయి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి కొన్ని విషయాలు చేయవచ్చు అవి ఏమిటంటే ప్రభుత్వ ఆసుపత్రులకు మరింత నిధులు మరియు మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా ప్రభుత్వం ప్రాథమిక సంరక్షణను మెరుగుపరచవచ్చు ఇంకా ఉన్నాయి ప్రైవేట్ సంరక్షణ ఖర్చును తగ్గించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం మరింత మందికి ఆరోగ్య సంరక్షణను అందుబాటులో చేయవచ్చు చివరిగా చెప్పాలంటే ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి చట్టాలు మరియు నిబంధనలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం దేశంలోని అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది